లక్ష ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెభై ఐదు యాభై ఆరు వేల ఎనిమిది వందల ముఫై యాభై మూడు వేల రెండు వందల పది తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది